నాకు పక్షులను చూడటంలో చాలా నమ్మకాలు ఉన్నాయి అందులో మొదటిగా ఏంటంటే కాకి కాకులు ఇప్పుడు కూడా పెద్దలు అంటే చనిపోయిన వారు కాకి రూపంలో వచ్చి మనం పెట్టింది తింటారు తింటాయి అనేసి ఒక నమ్మకం అనేది ఉంటుంది అందులో ఏంటంటే పెద్దలకు అంటే ఎవరైతే చనిపోతారో వారికి ఇష్టమైన ఆహార పదార్థాలు పెట్టి మనం కాకులను పిలుస్తాం పిలిచినప్పుడు అవి వచ్చి వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి తింటూ ఉంటుంది అలా తినడం వల్ల వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది అని చెప్పి హిందువుల్లో ఒక నమ్మకం ఉంటుంది అలాగే కాకి విషయంలోనే ఇంకొకటి ఏంటంటే మన ఇంట్లో ఉన్న వాటర్లో అంటే బకెట్లో కానీ జగ్గుల్లో కానీ అలాంటి దాంట్లో నీటిలో కాకి మునిగి స్నానం చేయకూడదు అనేసి ఒక ఆచారం ఉంటుంది అలా చేయడం వల్ల ఆ ఇంటికి కీడు జరుగుతుంది అని పెద్దలు భావించడం జరుగుతుంది అలాగే కాకులు మన చుట్టూ ఎప్పుడైనా ఎక్కువగా అరుస్తున్నప్పటికీ మనం తరిమినా కూడా ఎక్కువగా అరుస్తున్నప్పటికీ ఆ ఇంటికి చుట్టాలు వస్తారని లేదా ఏదో సంఘటన జరగబోతుందని నమ్ముతూ ఉంటాం అలాగే పిచుకలు పిచుకలు అనేవి మన ఇంటికి వస్తే మా ఇంటికి చాలా శుభ కలుగుతుందని మేము నమ్ముతాం అందుకే పొలాల్లో పండిన ధాన్యం పర్యలు అంటారు వాటిని సంక్రాంతి టైంలో మా ఇంటి ముందు కట్టుకొని దానికి కొంచెం ఎదురు కొంచెం వాటర్ అనేది ఒక ఒక బౌల్లో వేసి పెడతాం ఆ పిచుకలు రోజు పొద్దుటే చాలా చక్కగా కిచకిచమంటూ అవి తిని ఆ వాటర్ కూడా తాగుతాయి అవి అలా సంతృప్తిగా తినటం వల్ల ఆ ఇంటి వారికి ఆశీర్వాదం కలుగుతుంది అని మేము నమ్ముతాం అలాగే గబ్బిలం గబ్బిలము ఇంట్లోకి రాకూడదు అది ఎందుకంటే పాడుపడిన ఇంట్లో మాత్రమే ఉంటుంది గబ్బిలం అనేది నెగిటివ్ ఎనర్జీకి సంబంధించినది అందుకే అది వచ్చినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళకి ఏదైనా హాని కలుగుతుంది అని మేము నమ్మకం అయితే పెట్టుకుంటాం అలాగే ఉడత ఉడత అనేది రాముడు మూడు వేళ్ళు దానిమీద ఉంటాయి కాబట్టి అది మనకి కనిపిస్తే మనకి మంచి జరుగుతుందని మేము నమ్ముతాం ఇది పక్షుల్లోనే కాకుండా జంతువుల్లో కూడా ఎన్నో ఉంటాయి అలాగే మా సాంప్రదాయం ప్రకారం మేము సంక్రాంతి వంటి టైంలో పక్షులకు ఆహారం పెట్టటం వాటిని బాగా పెంచటం జరుగుతుంది అలాగే పావురం అనేది మన ఇంట్లో పెంచుకోకూడదు అనుకుంటాం అదేంటంటే ఒక ఆచారం అనేది ఉంటుంది ఆ పావురం మూలుగుతుంది ఏడుస్తున్నట్టు మూలుగుతుంది అలా మూలుగుతున్నప్పుడు ఆ ఇంటి వారికి మంచిది కాదు అని నమ్ముతారు కాబట్టి పక్షులను ఎప్పుడూ ఆకాశంలో ఫ్రీగా ఎగరనిస్తే అవి కూడా మనల్ని స్వేచ్ఛగా ఉండాలని మనలని ఆశీర్వదిస్తాయని మా నమ్మకం అలాగే సాంప్రదాయకంగా కూడా కొన్ని పక్షులను పెంచుకోవచ్చు మేమైతే చిలక కోక్టైల్ బర్డ్ అలాంటివి పెంచుకుంటూ ఉంటాం అవి మేము ట్రైనింగ్ ఇవ్వడాన్ని బట్టి ఎక్కడికైనా వెళ్తే అవి తిరిగి మాకు పెరట్లోకే వస్తాయి